గుడ్ మార్నింగ్ ఏ ఏ ఈవెంట్ గురించి మీకు కావాలి జివెంట్ అంటే కాంట్రాక్టరా అంటే మ్యారేజ్ ఈవెంట్ గురించి అంటే మ్యారేజ్ ఈవెంట్ అనేది మనం మూడు ప్యాకేజీలే ఉంటుంది ఒకటి ప్రీమియం ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్ సిల్వర్ ప్యాకేజ్ మీకు ఏది కావాలి మీ బడ్జెట్ ఎంత చెప్పితే దాన్నిబట్టి ఓకే ఈవెంటా మీకు బర్త్డే పార్టీస్ అట్టాంటివా అయితే బర్త్డే పార్టీస్ ఈవెంట్ మీకు చాలా పెద్ద పెద్ద ప్లేస్లో కావాలా లేదా చిన్నప్లేస్ మిక్ మీడియం ప్లేస్ అయితే మొదటిగా మనం మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత దాన్ని దాన్ని ఎలా డెకరేట్ చేయాల అందరూ చూడడానికి బాగుండాలని చూడాలి దాని తర్వాత మనం మంచిగా ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసి దాన్ని డెకరేట్ చేయొచ్చు దాని తర్వాత ఇంకేనా కల్చరల్ యాక్టివిటీ చేయొచ్చు దాంట్లో న్న డ్యాన్స్ అయినా ఏదైనా ఇంకేనా చేయొచ్చు మీరు మా మెటీరియల్సా మీరు డబ్బులు ఇస్తే మేం మొత్తం ప్రొవైడ్ చేస్తాం మేం మొత్తం తీసుకొస్తాం మ్యామ్ అంటే మాకు తెలిసినవారు ఉంటారు కదా వాళ్ళ దగ్గరనే నేపూడు కొంటూనే ఉంటా అందుకనే వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం మ్యాడమ్ పర్వాలేదు పర్వాలేదు